కోనసీమ జిల్లాలో యువతకు విద్యా ఉద్యోగ నాయకత్వానికి సంబంధించిన కొన్ని ప్రధాన సమస్యలు మరియు అవకాశాలు పేద అభ్యాస ఫలితాలు కోనసీమ జిల్లాలో పాఠశాలల్లో పేద అభ్యాస ఫలితాలు ఉన్నాయి ఇది యువతకి అవకాశాన్ని పొందటంలో అడ్డంకిగా ఉంటుంది ఉపాధి అవకాశాల కొరత కోనసీమ జిల్లాలో ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉన్నాయి ఇది యువతను వలస పోవడానికి లేదా తక్కువ వేతన పనులను చేయడానికి భారీగా ప్రేరేపిస్తుంది నాయకత్వ అవకాశాలు కొరత కోనసీమ జిల్లాలో యువతకు నాయకత్వ అవకాశాలు పరిమితంగా ఉన్నాయి ఇది యువతను రాజకీయం సమాజం మరియు ఆర్థిక వ్యవస్థలు చురుగ్గా పాల్గొనకుండా నిరూపిస్తుంది హెల్త్ కేర్ కోనసీమ జిల్లాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయి యువతకు వైద్యా నర్సింగ్ మరియు ఆరోగ్య సంరక్షణలు ఇతర రంగాల్లో శిక్షణ పొందడానికి అవకాశం ఉంది కోనసీమ జిల్లాలో ఐటీ మరియు ఐటీఈఎస్ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి యువతకు ఐటి మరియు ఐటీఈఎస్ కోసం శిక్షణ పొందడానికి అవకాశం ఉంది వ్యవస్థాపకత కోనసీమ జిల్లాలో వ్యవస్థాకతకు అవకాశాలు ఉన్నాయి యువతకు మార్కెటింగ్ ఫైనాన్స్ మరియు వ్యాపార నిర్వహణలో శిక్షణ పొందడానికి అవకాశం ఉంది ఈ సమస్యలు మరియు అవకాశాలను పరీక్షించడానికి కొనసీమ జిల్లాలో యువత అభివృద్ధి ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాలు కలిసి పని చేయాలి ఈ క్రింది చర్యలు తీసుకోవడం ద్వారా ఇది చేయవచ్చు విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి కోనసీమ జిల్లాలో పాఠశాలలో విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి ఉపాధి అవకాశాన్ని పెంచడానికి కోనసీమ జిల్లాలో ఉపాధి అవకాశాలని పెంచడానికి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాలి యువతకు న్యాయకత్వ అవకాశాలను అందించడానికి కోనసీమ జిల్లాలోని యువతకు నాయకత్వ అవకాశాలను అందించడానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి